మేం మంచి ఆహారం తీసుకోవాలని మీ రెస్టారెంట్ని విజిట్ చేసామండి కానీ ఇక్కడ మంచి ఆహారం దొరుకుతుందని వచ్చాం కానీ మీరు ఇచ్చిన మాకు ఇచ్చిన ఆహారంలో అది ఏమాత్రము తాజాగా లేదు చాలా అది పాడైపోయింది అది మంచిగా వాసన రావట్లేదు బహుశా అది నిన్నటి ఆహారము పాడైపోయింది మాకు ఇచ్చినట్లున్నారు కాబట్టి మేము మేము తీసుకుంటునే ఆహారం బాగలేదని మేము మీ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాము ఇది మంచిగా లేదని చెెప్పేసి మంచి ఆహారాన్ని అందించండి మీ రెస్టారెంట్లో